పిల్లలకు మన యొక్క పిల్లలకు తెలుగు భాష నేర్పడం ముఖ్యం అంటే అవును అంటాను ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో అంటే భారతదేశంలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాము అంటే తెలుగు భాష తప్పని సరిగా మన మాతృ భాషగా పిలుచుకునే అటువంటి తెలుగు మనకు రావాలి అదేవిధంగా అంటే బయట దేశాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ వెళ్ళటానికి మనకు కావల్సినది ఆంగ్లము మరియు హిందీ అంటే తెలుగు భాష కంపల్సరీ అంటే ఖచ్చితంగా మనకు రావాలి ఎందుకంటే మన యొక్క మాతృ భాష మన యొక్క రాష్ట్రంలో బ్రతకడానికి తెలుగు ఎంత ముఖ్యమో పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు విదేశాలకు వెళ్ళినటు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం బ్రతకడానికి అంటే అక్కడ ఉండి ఒక కొంత డబ్బు అనేది సంపాదించుకోవడానికి మన జీవన ఉపాధి అక్కడ కొనసాగించటానికి కూడా తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ మరియు హిందీ అంటే ఆంగ్లము మరియు హిందీ అనేది కూడా మన తమ యొక్క పిల్లలు నేర్చుకోవడం అనేది ముఖ్యం మరీ ముఖ్యంగా మనం మన మాతృ భాష తెలుగు అనేది పిల్లలకు నేర్పించడం అనేది నేను ముఖ్యం అంటాను ఈ తెలుగు భాషతో పాటు ఆంగ్లము మరియు హిందీ కూడా వాళ్ళు నేర్చుకుని ఉండాలి అని అంటాను